హలో హలో నమస్కారం అండి అవునండి తెలుసు అండి అవునా అండి ఇదేమో ఇంటర్నెట్ పైగా ఇంటర్నెట్ మీదుగా కంటెంట్ని డెలివర్ చేస్తుంది ఇది అవునండి దీనికి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి మనీ పే చేసి సబ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు దాంట్లో సినిమాలు చూడడానికి వస్తుంది అవునండి అవునండి దీంట్లో వీడియో స్క్రీనింగ్ క్రీ క్రీడలు ఆడే స్క్రీనింగ్ క్రీడలు ఉంటాయి

ఓకే అండి ఇంకా ఉదాహరణగా నెట్ఫిక్స్ ఆహా అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి అన్నీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇవన్నీ ఓటీటీ సబ్స్క్రిషన్ ద్వా ద్వారా మనం చూసుకోవచ్చు అవునా అండి అవునండి నేను కూడా డిటిహెచే తెలుసుకున్నాను అండి నేను కూడా వేస్తాను ఓకే అండి